మామూలుగా ఇటువంటి ఇటవ ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి విదేశీ సంబంధాలు వాణిజ్యం మరియు సహకార ఒప్పందాలు చాలా అవసరం ఇటువంటివి చాలా ఉన్నాయి సాగరమాల మరియు వినియోగదారులు పెరగడం వల్ల ఆంధ్ర ప్రదేశ్కి చాలా లాభం చేకూరుతుంది వాళ్ళు ఎటువంటి సమస్యలకు అయిన చాలా మంచి పరిష్కారం తీసుకు వస్తున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తులో విదేశీ అవకాశాలు చాలా మంచిగా లభిస్తాయి విదేశాల నుంచి కొత్త ఆధునికతని తెచ్చుకొని మనం కూడా మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళవచ్చు